అవును చెప్పండి డేట్స్ ఎప్పుడు అండి ఏ ఏ డేట్స్లో కావలండి అర్దం కాలేదండి డేట్స్ ఎప్పుడు ఓకే పెళ్ళికి ఎంతమంది వస్తారండి ఓకే ఓకే అండి ప్రీ వెడ్డింగ్ ఫోటోఘాట్కి ఏ లొకేషన్లో తీసుకోవాలి అనుకుంటున్నారు

ఓకే అండి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది బయట ప్రదేశంలో చేసుకుంటారా లేదా లోపల ప్రదేశంలో ఇండోర్లో చేసుకుంటారా ఒక్కొక్క లొకేషన్కి ఒక్కొక్క ప్రైస్ అనేది ఉంటుంది అండి ఓకే

ఇప్పుడు వెడ్డింగ్ ఫోటోషూట్ ఎక్కడండి పెళ్ళికి అది లొకేషన్ ఎక్కడండి ఏ ప్రాంతంలోది ఏ ప్రాంతంలో అది పెళ్ళి సరే అండి ఎట్లా కావలండి మీకు ఆల్బమ్ అనేది

సరే అండి నేను మా ఆఫీసు లొకేషన్ పెడతాను మీరు ఆడికి వచ్చి మాట్లాడి వచ్చారంటే మీకు అన్నీ మోడల్స్ అన్నీచూపిస్తాము మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి మనం ప్రైస్ అనేది మాట్లాడుకుందాం అండి సరే అండి ఉంటాం